బ్రో నేను ఇక్కడ లేను బ్రో నేను విలేజ్కి వచ్చిన

అవును అవునండి కానీ నేను విలేజ్కి వచ్చిన అంటే ఇప్పుడు ఇంటికాడ కూడా ఎవరు లేరు అంటే ఆ తీసి కూడా చూసుకొని తీసుకోవాలి కదా అందుకు ఇప్పుడు మేము టెన్ డేస్ అవుతుంది అండి అంటే నెక్స్ట్ టైమ్ మీరు వస్తారా లేకపోతే ఇంకా ఎవరైనా వస్తారా మేడ్చల్లో అంటే ఇప్పుడు నేను అడ్రస్ పెట్టిన పో మేడ్చల్లో పోచమ్మ టెంపుల్ ఉంటుంది ఆ పోచమ్మ టెంపుల్ దగ్గర ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు ఇప్పుడు అయితే నేను లేను మరి నేను ఉంటే కదా తీసుకునేది మా ఫ్రెండ్స్ అయితే తీసుకుంటే వాళ్ళకి తీసి చూడడం నేను ఉంటే కాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన కదా క్యాష్ నా దగ్గర ఉన్నాయి అట్ల అని ఇప్పుడు చేంజ్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుందా లేకపోతే మళ్ళీ బుక్ చేసుకోవాలా మళ్ళీ వన్ వీక్ పడుతుందా బుక్ చేసిన తర్వాత అయ్యో నేను ఇప్పుడు రాలేను విలేజ్లో ఉన్న

క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన అవును మరి ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చా కానీ తీసి తీసి తీసి చూసి తీసుకుందాం అని క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టిన కానీ ఇంత తొందరగా వస్తుందని అందులో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుందని ఉంది అందుకే ఊరికి వెళ్ళిపోయిన అంత తొందరగా వచ్చింది ఏంది కొత్త ఆర్డర్ కొత్త ఆర్డరు పెట్టుకుంటే వస్తుందా అండి ఓకే ఓకే ఓకే అండి